పాతరోజుల్లో అంటే మేము చిన్నగున్నప్పుడు భాగవతాలు కథల్లాంటివి చెప్పేవారప్పుడు వెనకటి రోజులల్లో ఇప్పుడు అలాంటివి ఏంలేవు ఇప్పుడన్నీ కంప్యూటర్లు ల్యాప్టాపు టీవీ వచ్చు రావడం వల్ల ఇలాంటివి ఏం జరగట్లేవు సెల్ఫోన్లు అవన్నీ రావడం వల్ల కథలు ఇవి భాగవతాలు ఏం జరుగుతలేవు టీవీలల్లో బుక్కులల్లో చూసి మేము పిల్లలకు చెప్తున్నాము ఎనికటిలా ఉండేది భాగవతాలు కథలు చెప్పేవారని అంతే గానీ బయటిప్పుడు ఏం జరగట్లేదు